గుడ్ మార్నింగ్ నాకు ఎక్సట్రా టేబుల్ రిజర్వ్ చేయాల్సింది చేస్తారా అవును నేను ఇప్పుడే రిజర్వ్ చేయ్యాలనుకుంటున్నాను ఈ సాటర్డే ఆల్రెడీ నేన ఒక టేబుల్ బుక్ చేశాను సో ఇంకొకటి కూడా రిజర్వ్ చేయాలనుకుంటున్నాను నాకు సిక్స్ సీట్స్ ఉన్న టేబుల్ రిజర్వ్ చేయండి పర్వాలేదు ఓకే నేను మరి మనీ ఇప్పుడే పే చేయమంటారా తర్వాత పే చేయమంటారా ఓకే ఏమీ లేదు థ్యాంక్ యూ ఓకే